మా ప్రాంతంలో ముఖ్యంగా పండించే పంటలు ఏమిటంటే చెరకు ధాన్యము వరి లాంటివి పంటలు మా గ్రామంలో పండిస్తాము ఎందుకంటే వాతావరణం పట్ల వాతావరణాన్ని మేము అనుగుణించుకొని ముఖ్యంగా వర్షాలు ముందుగానే పడుతుండగానే ముందు గో మొత్తం పంట మొత్తం మనము ఆలోచించుకుంటూ వర్షాల వల్ల పాడవకుండా ఫస్ట్ రో ఫస్ట్ మూ వేసే వరి వల్ల ముందు వర్షాలు కావాలి అలాగే కొంత టైం అయిన తర్వాత వర్షాలు రాకూడదు అలా మేము మా ప్రాంతంలో మేము పండించుకుంటూ అనే అనేక మందికి మేము ఇస్తున్నాము అలాగే రైతులకు కూడా మేమే ఇస్తున్నాం ప్రజలకు కూడా మేమే పంపుతున్నాము